హలో సార్ టెక్స్టైల్ నుంచి మాట్లాడుతున్నారా అదీ మాకు కుర్తాలు కావాలి గణేష్ చతుర్థి ఉంది కదా లెవన్ డేస్కి లాస్ట్ రోజు కుర్తాలు కావాలి మేము ట్వంటీ థర్టీ మెంబర్స్ ట్వంటీ థర్టీ మెంబర్స్ ఉన్నాము టెన్ మెంబర్స్ గర్ల్స్ ఉన్నారు ట్వంటీ మెంబర్స్ బాయ్స్ ఉన్నారు దాని గురించి కుర్తాలు కావాలి స్ట్రిచింగే కావాలి మీరే మీరే చేసుకోండి సార్ ఇంక మేమే వస్తాం సార్ ఇంక ఓకే

ఖచ్చితంగా ఇస్తా డిస్కౌంట్ ఏం లేదా సార్ ఇంతమంది కొంటున్నాము డిస్కౌంట్ ఏం లేదా చూడండి సార్

తక్కువ చేయండి సార్ సార్ చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు సార్ తక్కువ చేయండి డైలీ కస్టమర్స్కి తక్కువ ఇయ్యండి జర ఫిఫ్టీ రుపీస్ అయినా తక్కువ చెయ్యండి థర్టీ ఓకే సార్ ఓకే థాంక్ యూ సార్